ఇప్పుడు మానసిక సమస్యలు అనేవి ఒక మనిషి అనుకోని సంఘటన సడన్గా జరిగినప్పుడు ఆ మనిషి యొక్క మానసిక స్థితి ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది ఒక మనిషి కుటుంబ సభ్యులు ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ మానసిక సమస్యలు ఎదుర్కొంటారు అందుకు సహాయ కేంద్రాలు కూడా ఉన్నాయి ఎవరన్నా మానసిక స్థితి బాగాలేనప్పుడు ఆసుపత్రికి వెళ్ళి సైకాలజిస్ట్ని కలిసి వైద్యం చేసుకోవచ్చు ఒక్కోసారి డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు అందువలన ఆ సమయంలో వాళ్ళకి ఎవరన్నా పక్కన తోడుగా ఉండాలి లేదంటే వాళ్ళు ప్రాణాలకు ప్రమాదాలకు గురి అవుతారు